బైక్స్ అనేవి ఇప్పుడు చూసుకున్నట్లైతే యూత్కి అయినా పెద్దోళ్ళకి అయినా ఊళ్ళలో ఉండే వాళ్ళకి అయినా సిటీలో ఉండేవాళ్ళకి అయినా ఎటువంటి వాళ్ళకి అయినా కానీ బండ్లు అనేవి చాలా అవసరమైన వాటిగా మనం భావిస్తు భావిస్తున్నాము అందరూ బండ్లని వాడుతున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడే జనాలు కూడా ఉన్నారు బస్సులని వాటిని వాడేవాళ్ళు ఉన్నారు కానీ చిన్నచిన్న పనులకి ఊళ్ళల్లో తిరగాలంటే బండి అనేది ప్రతీ ఇంటికి ఒకటి ఉంటుంది అది తప్పనిసరిగా అయిపోయింది ఇప్పుడు బండితో పాటు కార్లు కూడా ఉండటం ప్రతీ ఇంట్లో ఒక ప్రతీ ఇంటికో ఒక కారు ఉండటం కూడా అలవాటు అయింది అది స అది కూడా సహజంగా అయిపోయింది బైక్స్ అనేవి అందరూ కొంటున్నారు అందరూ చూస్తున్నారు రైతులు పొలానికి లాంటి బండి కాలేజ్ డేస్ లాంటి స్టూడెంట్స్ బండ్లను కొంటున్నారు ఆఫీస్కి వెళ్ళడానికి లేడీస్ వాళ్ళ వర్క్స్కి వెళ్ళడానికి స్కూటీస్ తీసుకుంటున్నారు అన్నీ జరుగుతున్నాయి అన్నీ బాగుంటున్నాయి బండ్లు అంటే అందరికీ ఇష్టమే ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్లు అయితే యూత్కి చాలా ఇష్టం ఉంటుంది బైక్స్ పట్ల అవి వాళ్ళు తప్పనిసరిగా కొనాలని అనుకుంటారు వాళ్ళకి ఇష్టమైన డ్రీమ్ బైక్స్ కూడా ఉంటాయి అలానే దానికి సంబంధితగా చూసుకున్నట్లైతే నాకు నా డ్రీమ్ బైక్ ఉంది దాన్ని నేను త్వరలో తీసుకుందామని అనుకుంటున్నాను అది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి సిక్స్ ఫిఫ్టీ ప్రస్తుతానికి ఇంట్లో వాళ్ళు వాడటానికి దానికి ఒక స్కూటీని ఒక ఆరు నెలల క్రితం తీసుకున్నాము అది ఆక్టివా హోండా ఆక్టివా లేటెస్ట్ మోడల్ ఆ బైక్ వచ్చినప్పటి నుంచి ఒక తెలియని ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది ఉంటుంది బైక్ ఓనర్స్కే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది అది ఎంత పెద్ద బండి అయిన అవండి చిన్న బండి అవనివ్వండి ఆ బైక్ అంటేనే ఏదో తెలియని ఎమోషన్ అనేది ఉంటుంది దాన్ని నడపాలని ఒక డైలీ ఒక రైడ్కి ఆడకి ఈడకి వెళ్ళాలనే ఒక ఆలోచన ఆ తాపత్రయం అనేది పడుతూ ఉంటారు అందరూ బండి ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు తప్పనిసరిగా ఇష్టమైన వస్తువుగా నేను భావిస్తాను నాకు కూడా చాలా ఇష్టం నాకు కావాలనుకున్న బండి లేకపోయినా కానీ ఇంట్లో ఉన్న ఈ స్కూటీని నేనే సిటీలో తిరగడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాను దాన్ని నేను చాలా బాగా చూసుకుంటాను దానికి ఒకసారి బై మిస్టేక్ వేరే వాళ్ళ వల్ల ముందు సైడ్ ఒక చిన్న స్క్రాచ్ పడింది దాన్ని కూడా నేను చేయించేసాను నా బండి అనుకున్నప్పుడు దానికి చిన్న స్క్రాచ్ కదా ఏది ఉండొద్దు నేను తీసుకుపోయే ఆ పెద్ద బండికి వాడికి పెద్దోడు అని పేరు పెడదాము అంటున్నాను దీన్ని బుజ్జోడు అంటూ ఉంటాను ఈ స్కూటీని ఆక్టివాని దీన్ని అందరికన్నా ఎక్కువగా నేనే వాడతాను నేనే తీస్తా నేనే తిప్పుతా దాని ప్రాపర్గా చూసుకోవటం కానీ డైలీ క్లీన్ చేయటం కానీ ఒక మంత్లీ ఒకసారి దానికి బైక్ వాష్ అనేది నేనే ఇంటి ఇంట్లో చేస్తాను వాటర్తో షాంపుతో అనేది చాలా ప్రాపర్గా చేసుకుంటాను బండి ఉండటం చాలా గ్రేట్ బండి ఉన్న వాళ్ళకే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది దాన్ని జాగత్తగా చూసుకుంటాను రీసెంట్గా దాన్ని ఒక బైక్ది సెకండ్ సర్వీస్ కూడా నేను చేయించుకొని తీసుకొచ్చాను ఒక నాలుగు రోజుల క్రితమే అది కూడా జరిగింది అలానే బండి అందరూ కొంటున్నారు అందరూ వాడుతున్నారని మనం ఇప్పుటి దాకా మాట్లాడుకున్నాము కానీ బండి వాడేటప్పుడు బండి నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా తెలిసి ఉండటం తెలిసినా వాళ్ళు పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్గా చాలా ముఖ్యమైన దానిగా నేను భావిస్తాను ఎందుకంటే చాలా మంది సిటీస్లో కానీ ఊళ్ళలో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చూసుకున్నట్లయినా బండి నడిపేటప్పుడు హెల్మెట్ అనేది ధరించరు ఇప్పుడు అనుకోకుండా అనుకోని సంఘటన వలన మీరు బై మిస్టేక్ కావాలని ఏదీ జరగదు బహుశా ఫర్ సపోజ్ అనుకుంటే బండి మీద నుంచి జారిపడ్డాను అనుకుంటే హెల్మెట్ అనేది చాలా అవసరం నిత్యవసరమైనది అది మీ తలని కాపాడుతుంది ఇలా సరే హెల్మెట్ పెట్టుకోరు వాళ్ళకి ఇది మనం సూచనలుగా ఇస్తే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు కూడా క్రింద నెక్ దగ్గర హెల్మెట్ది టై చేసి ఉంచుతుంది లాక్ అనేది పెట్టుకోరు నార్మల్గా ఏదో పోలీసులు ఉన్నారులే వాళ్ళు చూస్తారులే లేకపోతే ఫైన్ వేస్తారు ఫోటో తీస్తారు అనే భయంతో ఉత్తిగా తల హెల్మెట్ పెడతారు ఉత్తిగా పెట్టుకుని క్రింద లాక్ పెట్టకపోతే అప్పుడు దాని ప్రయోజనం కూడా ఉండదు మీరు పడినప్పుడు అది వెళ్ళిపోతుంది ప్రక్కకి మీ తల అనేది తాకడం అనేది జరుగుతుంది మీ తలకి గాయాలు అవడం అనేది జరుగుతుంది హెల్మెట్ పెట్టుకోరు ఇంకోకటి ప్రాపర్గా సిగ్నల్స్ అనేవి వాడరు ఇండికేటర్స్ మనం చూసుకున్నట్లైతే ఇండికేటర్స్ అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు ఇండికేటర్స్ అనేది ఇవ్వకుండా సడన్గా తిప్పేస్తూ ఉంటారు ఇది కూడా చాలా యాక్సిడెంట్స్కి దారి తీసే అవుతుంది అలానే అలానే మనం చూసుకున్నట్లైతే ఒకవేళ హైవేస్ మీద రైడ్ చేస్తున్నట్లైతే పెద్ద పెద్ద బండ్లు ఉన్నవాళ్ళు హెల్మెట్తో పాటు రైడింగ్ గ్లౌజ్ రైడింగ్ గేర్ రైడింగ్ ప్యాంట్ అనేది అన్నీ తప్పకుండా వాడాల్సినవి ఎందుకంటే మీ హెల్త్ మీ బాడీ మీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటి మీద మనీ ఇన్వెస్ట్ చేసి అవి తీసుకోండి ఇంకొంత మంది సిగ్నల్స్ అనేవి జంప్ చేస్తారు ట్రాఫిక్ సిగ్నల్స్ని రూల్స్ని పాటించరు రెడ్ పడినా కానీ మనం క్రాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటాము అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంటుంది క్రాస్ చేసే వాళ్ళకి మన ద్వారా ఏమైనా ఇబ్బంది కానీ హాని కానీ కలగడానికి చాలా అవకాశాలు ఉంటాయి చాలా మంది ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పుకో తప్పించుకోవడానికి చూస్తారు ఇంకొంత మంది రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తూ ఉంటారు మరి కొంత మంది త్రిపుల్ రైడ్స్ చేస్తూ వెళతారు ఇంకొంచమైతే నలుగురు ఐదుగురు ఎక్కించుకొని వెళ్ళే సంఘటనలు కూడా ఉన్నాయి ఇవి నా కళ్ళ ద్వారా చూసినవి కూడా ఉన్నాయి ఎక్కడైనా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బండి తీసుకొని బయటకి వెళ్ళేటప్పుడు హెల్మెట్ అనేది ఫస్ట్ మెయిన్ మెయిన్ థింగ్ కంపల్సరీ హెల్మెట్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోవాలి హెల్మెట్తో పాటు ఇంకా మీరు వెళ్ళే దూరాన్ని బ దూరాన్ని బట్టి మీరు చేసే ప్రయాణాన్ని బట్టి ఒకవేళ లాంగ్ ట్రిప్స్ చాలా దూరం వెళుతున్నట్లైతే ఒక వంద కిలోమీటర్లకి ఒకసారి యాభై కిలోమీటర్లకి ఒకసారి విరామం అనేది తీసుకొని అటున్నీ విరామం తీసుకొని మళ్ళీ ప్రయాణించండి కంటిన్యూయేస్గా ప్రయాణిస్తూ మీ లైఫ్ని రిస్క్లో పెట్టకండి హెల్మెట్స్ వాడండి సేఫ్గా డ్రైవ్ చేయండి హ్యాపీగా ఉండండి